డెబ్బై ఐదు ఆరు వందల ముప్పై ఏడు పదమూడు వందల తోంభై ఆరు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు